మాకి కోకోనట్ ఆయిల్ కావాలమ్మా

పది కేజీలు క్యాన్ కావాలమ్మా

మీదే ఆయిలే ఇవ్వండి కొబ్బరి తోటంటే ఇంగ తెచ్చేకి అయ్యేలేదు కదా మీరే రెడీమేడ్ వస్తుంది కదా ఇంగ దాంట్లో ఏమన్నా కోకోనట్ ఆయిల్లో ఇంకా వెరైటీస్ ఏమన్నా ఉన్నాయా

మీరే ఇంటికి డెలివరీ పంపిస్తరా మేమే అక్కడకి వచ్చి తీసుకోవాలా ఎక్కడ మీ షాపు

ఫోన్పే ఉందా క్యాషేనా ఫోన్పే కూడా మంచి క్వాలిటీ పంపిస్తరా మీది షాప్ లొకేషన్ పంపిస్తారా మేము అక్కడిగొచ్చేకి కూడా వీలుంటుంది

మంచి క్వాలిటీ పంపియ్యాలా నంబర్ వన్

నాకొక రెండు రోజుల లోపల రెండు రోజుల లోపల పంపించగలరా

మంచి క్వాలిటీనే నంబర్ వన్ క్వాలిటీ పంపియ్యాలా

ప్యారాషూట్ మీరు ఇప్పుడు సరే మీరు మంచి క్వాలిటీ పంపిస్తే నెక్స్ట్ గూడా మా ఏదన్నా ఫంక్షన్ పడనీ ఏమన్నా వేరే వాళ్ళకి మా ఇంటి దగ్గరుండే వాళ్ళకి కావాలన్నా గూడా మీది నంబరిస్తాము

అదే క్వాలిటీ మాత్రం ఫస్టుండాల

అదే ప్రస్తుతానికి ఇప్పుడు పంపివ్వండి క్వాలిటీ చూసి నెక్స్ట్ ఏవి వేరేవి ఏం కావాలో చెప్తాను